తెలుగు భాషకు సంబంధించిన మాండలిక భాషలు మండలం అంటే ప్రాంతం ఒక ప్రాంతంలో ఎక్కువ మంది ఎక్కువ మంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు ప్రతీ భాషకి మాండలిక భాష ఉంటుంది అలాగే తెలుగు భాషలో భాషా భేదాలు ఉన్నాయి మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష కాదు ఇది ప్రధాన ప్రధాన భాషలో ఒక అంతర్గ అంతర్భాగ భాషగా ఉంటుంది ఏ ప్రాంతానికి చెందిన భాషా భేదమైనా తెలుగు భాషలో భాగంగానే ఉంటుంది మాండలిక భాషను న్యూన ప్రా ప్రామాణికం గా చూస్తారు అంటే ప్రధాన భాష కన్నా తక్కువ చిన్నచూపు చూస్తుంది మాండలిక భాష వ్యవహార ప్రధానమైంది మాండలిక భాషని అవగాహన లేకపోవడం అనేది ఆశ ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక సంబంధం కలిగినపుడు సులభం అవుతుంది ప్రధాన భాషలు పరిష పరిసరాల భాషల ప్రభావం వల్ల భాషా స్వరూపం మార్పుకు లోనవుతూ ఉంటుంది ప్రధాన మాండలిక మాండలికాలు అంటే సా సాంగ సాగరంగ భాష రాయలసీమ భాష తెలంగాణ భాష కళింగ ద్ర భాష గుంటూరు ఇలాంటి గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల కోస్తా మాండలికం లేదా సాంఘ మాండలిక జాతీయాలు అంటారు తెలంగాణ భాష తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికము అంటారు రాయలసీమ భాష చిత్తూరు అనంతరం క కడప కర్నూలు జిల్లాల ప్రాంత ప్రాంతపు భాషని రాయలసీమ మాండలికం అంటారు ఇలా రకరకాల మాండలిక భాషలు ఉంటాయి మాండలికం అంటే ఇలాంటి ప్రాంతాలను బట్టి ప్రాంతాల అక్కడ అక్కడి వాళ్ళు మాట్లాడే భాషను బట్టి మాండలిక భాష అంటారు